వంకాయ వంకాయ అంటే నాకు పడదు వంకాయ ఎలా చేస్తారు అని అంటే వంకాయ నార్మల్గా వేయించి చేస్తారు లేదంటే ఫ్రై చేస్తారు ఇంకొకటి పులుసు చేస్తారు కానీ పులుసు చేసినప్పుడు అండ్ల మంచిగా అనిపిస్తుంది కానీ నేను జస్ట్ గ్రేవి మాత్రమే తినగలను వంకాయ తినలేను బికాజ్ దాంట్లో ఏవైతే ఉన్నాయో పదార్థాలు వాడతారో దాని వల్ల ఎలర్జీ ఇంకా శనగపప్పు శనగపప్పు కానీ లేకుంటే ఐ మీన్ ఏమంటారు ఇంకా పుట్నాలు ఇవన్నీ ఏవైతే శనగపప్పు శనగకాయ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని వల్ల వచ్చేటివన్నీ మనకు ఎలా అం నా బాడీకి ఎలా అని అంటే అవి రియాక్ట్ అప్పుడు ఇచ్చేసాయి లే ఇచ్చేస్తాయి ర్యాషెస్ లాగా కానీ లేదంటే స్కిన్ మొత్తము రెడ్డిష్ అయిపోవడము అండ్ స్కిన్ పైన పింపుల్స్ రావడము ఇలా సో వంకాయ కొన్ని చాలా మందికి వంకాయ పడదు లేకుంటే కొంత మందికి పన్ను నొప్పి వస్తుంది సో నాకేమో బాడీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట బాడీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలా అంటే ఎప్పుడు తిన్నా కూడా ఏదో ఒక వామిటింగ్ అలా ఫీలింగ్ వస్తుంది లేదంటే బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి లేదంటే మొత్తం స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది సో వంకాయ ఎలా చేస్తారు అని అంటే ఫస్ట్ వేయించిన ఫస్ట్ వంకాయలు తీసుకోవాలి మంచిగా శుభ్రం చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించాలి దానికి కావాలసిన మసాలా పల్లీలు నువ్వులు అవన్నీ తీసుకొని మంచిగా వేయించి పెట్టుకోవాలి ఒక గ్రైండర్లో మిక్సీ పట్టి సో అవి టే దాని స్మెల్ అయితే మస్తు అరోమా మస్తు బాగుంటుంది కానీ అది మనం తినలేము ఎలా అంటే దాన్ని చాలా విధాలుగా చేస్తారు ఫ్రై అని పులుసు అని లేదంటే గుత్తి వంకాయ లాగా కూడా చేస్తారు శనగపప్పు కూడా చాలా పప్పులల్లో వాడతారు లేకుంటే పోలేలు చేస్తారు కదా పోలేలు చేసేటప్పుడు కూడా వాడతారు లేకుంటే శనగపప్పుతోని పప్పు కూడా చేస్తారు సో అలా చేసినప్పుడు అండ్ల ఏదో ఒకటి అవుతూ ఉంటుంది తినే తిన తినాలనిపిస్తుంది కానీ తినలేము ఎందుకంటే మొత్తం బాడీ ర్యాషెస్ వస్తాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనము వాళ్ళు వాడుతున్నారా వాడట్లేదా అని చూడలేము శనగపప్పు చాలా వరకు పోపులో ఉపయోగిస్తారు పోపులో ఉపయోగించినప్పుడు ఒక వేరే వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నాకు అది వేయకండి ఎలర్జీ ఉందని చెప్పలేము సో తప్పని పరిస్థితులలో చిన తినాల్సి వస్తుంది అలా కొన్ని సి సిచువేషన్స్ ఉంటాయి ఎట్లా అని అంటే తిన తినలేనివి కూడా తినాల్సి రావాల్సి వస్తుంది సో శనగపప్పు పోపులలో వాడతారు ఇంకొకటి తిరగవాతలో వాడతారు ఇష్టం వచ్చిన దానిలలో వాడతారు సో బేసిక్గా చాలా వరకు కొంత మందికి ఏమో బనానా ఎలర్జీ ఉంటుంది కొంత మందికి ఏమో ఎగ్గు ఎలర్జీ ఉంటుంది కొంత మందికి చికెన్ ఎలర్జీ ఉంటుంది ఇంకా కొంత మందికి కొంత మంది అయితే అసలు పప్పు కూడా తినలేక పోతారు అలా నాకు వంకాయ తినలేము ఇంకా వంకాయ ఎలాంటి పదార్థమని అంటే మనము ఎలాగైతే నార్మల్గా వాడ డైలీ యూజ్ చాలా మందికి వంకాయ అంటే చాలా ఇష్టం కానీ మన మనం డైలీ లైఫ్లో మనం తినలేక పోతాము ఎందుకంటే ఎలర్జీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎలర్జీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని మనం అడగలేక పోతాము ఒక్కొక్కరినీ ఎలా చేయాలి ఏం చేయాలి అని కూడా అడగలేక పోతాము అలా ఎవరైతే ఎక్కువగా వాడుకుంటారో వాళ్ళు కొన్ని రిస నియమాలు తీసుకొని తింటే బాగుంటుంది లేకుంటే కొన్ని నియమాల ద్వారా వండుకుంటే బాగుంటుంది కొన్ని నియమాల ద్వారా మనం ఎక్కువ దగ్గ ఒకరి దగ్గరికి వెళ్ళినపుడు తినలేని పదార్థాలు చాలా వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇంకొకటి చాలా వరకు ఎలా అని అంటే ఎట్లా ఎప్పుడైతే మనము వాడతామో అవి ఉపయోగపడే పడేటట్టు ఉండాలి కానీ ఒకరు తినే ఎలర్జీలు అవన్నీ వచ్చాయంటే కష్టం సో మొత్తం స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ కానీ మొత్తం అలా ర్యాష్ ర్యాషెస్ వస్తాయి వంకాయ వల్ల ఇంకా కొంత మంది ఎలా ఉంటారు అంటే మొత్తం వల్ల బాడీ మొత్తము ఎర్రగా అయిపోయి పింపుల్స్ లాగా వచ్చేస్తాయి సో అలాంటి వాళ్ళు చాలా వరకు తినలే తినలేని పరిస్థితిలో తినగలుగుతారు కొందరికి బూడిద గుమ్మడికాయ తింటే కూడా ఎలర్జీ ఉంటుంది కొంత మందికి బెండకాయలు కూడా ఎలర్జీ ఉంటాయి కొంత మందికి నువ్వులు ఎలర్జీ ఉంటాయి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎలర్జీస్ వస్తాయి అలా అని మనము తినలేము అని కాదు చూయిం కొంచెం దానికి తగ్గట్టు చూపించుకొని తినే తినవచ్చు లేదంటే పర్మినెంట్గా మొత్తానికే బంద్ చేసి మొత్తానికి మనం అవాయిడ్ చేయాలి లేదా అని అంటే ఒకరి దగ్గరకి వెళ్ళినపుడు దాన్ని ఆల్టర్నేట్ దాన్ని బదులు ఇంకో వేరే కూరగాయ ఏదైతే ఉందో అది తినగలుగుతాము కానీ వంకాయ స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ శనగపప్పు ఇవి మాత్రం డైలీ లైఫ్లో వాడుతాము రోజు రోజు రోజు రోజు ద్వారా రోజు ద్వారా వాడతాము కాబట్టి ఎలాగైనా మనం ఉపయోగించాల్సినవి ఇవి కానీ ఏమంటే కొందరు ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో కొందరు ఎవరైతే పడ ఎవరికి పడతతో ఎవరికి పడదో చూసి వండుకొని తినాలి అలా వంకాయ నార్మల్గా పులుసు బాగుంటుంది ఫ్రై అయితే తినలేదు ఇప్పటి వరకు పులుసు ఎలా అంటే పులుసు చేస్తా కానీ వంకాయ తినను దాంట్లో జస్ట్ గ్రేవి మాత్రమే తినగలుగుతాము ఇంకా వంకాయ ఫ్రై మస్తు ఉంటుంది వంకాయ ఫ్రై ఎలా అంటే టమాటా ఆనియన్స్ అవన్నీ మంచిగా వేయించాక వంకాయలో వేసి మగ్గపెట్టి దాంట్లోనే ఉప్పు కారం పసుపు

నార్మల్గా వంకాయ ఎలర్జీ చాలా వరకు ఉంటుంది బూడిదకాయ బూడిదక బూడిద పండు అదే ఏమంటారు బూడిద గుమ్మడికాయ కూడా చాలా వరకు ఎలర్జీ ఉంటుంది ఇంకొకటి శనగపప్పు ఎలర్జీ చాలా వరకు ఉంటది బనానా ఎలర్జీ కొంత మందికి ఉంటుంది మిల్క్ ఎలర్జీ ఉంటుంది మిల్క్ ఎలర్జీ ఉన్నవాళ్ళు పెరుగు తినలేరు కొంత మంది సో అలా థ్యాంక్ యూ